సెప్టెంబర్ ట్వంటీ వన్ నైన్టీన్ నైంటీ నైన్ జులై ట్వల్వ్ టూ థౌసండ్ ఎయిట్ ఆగస్ట్ ఫోర్టీన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ సెప్టెంబర్ ట్వంటీ ఎయిట్ టూ థౌసండ్ టూ ఆగస్ట్ ట్వంటీ ఎయిట్ టూ థౌసండ్